అదే ఇలాగ మాది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్స్లో ఒక ఫ్లాట్ ఉంది చిన్నగా ఇల్లు కట్టాలి అది ఎంతవుతుంది టెన్ టూ ఫిఫ్టీన్ ల్యాక్స్ లేదండీ మీరే రెడీ చేసి ఇచ్చేయండి

ఓకే ఓకే ఓకే ఓకే

ఇంకా కొంచెం తగ్గించుకుంటారా అవునా సర్లే అలాగే చేసేయండి మీరే చేసేయండి ఓకే ఓకే అండీ పర్వాలేదు ఓకే ఓకే